మీరు చూసిన వివిధ రకాల బ్రాండ్ ట్రాక్టర్లు ఏవి అవి ఏ విధంగా ఉపయోగకరమో సాంప్రదాయ పద్ధతులు కంటే అది ఏ విధంగా వేరుగా ఉంది ఇది మీరు ఇచ్చిన నాకు ప్రశ్న అయితే బ్రాండ్ ట్రాక్టర్లు అంటూ నేను పెద్దగా గుర్తించలేదు కానీ ట్రాక్టర్లు ఎరుపు పచ్చ అని గమనించాను ఇవి ఎంతో చక్కగా పనిముట్లు కలిగి దున్నడానికి నాట్లు వేయడానికి తరువాత కోత కాలానికి కోత వచ్చే సమయానికి కోతలు కోయడానికి కోత కోసిన తరువాత దాన్ని మళ్ళీ విసిరే పనికి కూడా విత్తనాన్ని విడగొట్టే పని కూడా అది ఒక హార్వెస్ట్ మిషన్తో అది చేయడం కానీ ఇదంతా చూస్తూ ఉంటుంటే ఈ పూర్వము సాంప్రదాయ పద్ధతుల్లో గంటలకొద్దీ ఇది జరిగే పని తీరు ఇప్పుడు టైం టైంతో ఇవి అనతి కాలంలోనే జరగడం వలన ఎంతో గొప్పగా ప్రగతిని సాధించింది అనే చెప్పాలి దానికి ఇక ఇప్పుడు రైతన్నల అంత పెద్దగా కష్టపడనక్కర్లేదు రైతు రుణాలల్లో ఈ ట్రాక్టర్లు కూడా వారికి అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి భారతదేశంలో ఇంత చక్కటి స్కీమ్స్ని ప్రవేశపెట్టినందులకు కూడా ఎంతో అభినందనీయము రైతన్నలు ఇక ఎండకు తాళి వాళ్ళు శ్రమోడ్చి కష్టపడి చమటోడ్చి ఇంకా అంతగా శ్రమించాల్సిన పని అయితే లేదు లాగా కనిపిస్తుంది తరువాత ధాన్యం కూడా శరవేగంగా కూడా వారు ఇళ్ళకు చేర్చుకోవచ్చు ఇవన్నీ చూస్తుంటే మనకు ఎంతో వెసులుబాటు కలిగించిన బ్యాంకింగ్ రంగానికి కూడా వందనాలనే చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ కూడా రుణాల త్రూ రైతన్నలకు ఇవ్వడము వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం తద్వారా చక్కటి పంటలను ఆర్జించడము దాని వలన వారి యొక్క కష్టానికి తగిన ఫలితం వారు పొందడము తరువాత ఇప్పుడు రైతన్నే ఒక నినాదం ఈమధ్య కాలంలోనే చాలా చక్కగా వినిపిస్తుంది రైతే రాజు అని అవును రై పూర్వం అయితే రైతు ఎంత పేదరికంలో మగ్గిపోయేవాడో ఎంత కష్టం చేసినా తగిన ఫలితం రాక సరిగా గిట్టుబాటు ధర రాక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కొన్నిసార్లు వారి వారి జీవితాల్ని కూడా సమాప్తం చేసుకొనే ఆ సందర్భాలను చూసాము అప్పుల బారిలో కొట్టుమిట్టాడుతూ ఆ నష్టాల కూరిమిలో కూరిమిలో వారు పడి లేచుకుంటూ ఆ దరిద్రం నుంచి తప్పుకోలేక వారు తుది శ్వాస విడిచి విడవడం కూడా విన్నాము కాబట్టి ఈ ట్రాక్టర్లు వీరికి ఒక వరం లాగానే అనిపిస్తుంది నా ఉద్దేశంలో అయితే ఎందుకంటే మనుగడ సాధించడానికి ఎన్నో ఉపకరణాలు వచ్చేసాయి మన సిటీ లైఫ్లో లేక మన ఈ సిటీ లైఫ్లో మనం జీవించే ఉప్ జీవించడానికి ఎన్నో సౌలభ్యాలు ఉపకరణాలు వచ్చాయి కానీ రైతన్నకు ఇంత చక్కటి అవకాశం ట్రాక్టర్ల త్రు అందిస్తున్నందుకు ఇంత చక్కగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయినందుకు బిడ్డలు రైతన్నలు అవన్నీ కూడా వారి యొక్క దైనిక జీవితంలో వాడటం వలన దీనివలెనే ఎన్నో ఉపయోగాలని పొందుకుంటూ ఉన్నారు అనేసి నా భావన ఇంకొకటి వారు వారి వారి యొక్క ఆశయాలని తొందరగా ఏది నష్టపోకుండా తగు సమయంలో ఒకవేళ వర్ష వర్షాధార పంటలు అయితే వర్షం వచ్చే సమయానికే ఇది దున్ని రెడీగా ఉండాలి ఒకవేళ వారికి ఎడ్లు లేని సమయాన ఎవరైనా ఎడ్లని ఇస్తారేమోనని వారిని ఆశపెట్టుకొని లేదు మాది అయిన తరువాత మీకు ఇస్తాము అనే అటువంటి పద్ధతుల్లో లేకుండా ట్రాక్టరు ట్రాక్టర్ని వాళ్ళు అందుబాటులో తెచ్చుకుంటే కనుక గంటలోనే ఎన్నో ఎకరాలను అది దున్ని పెడుతుంది చక్కగా వారికి అందుబాటులో చేరువగా వారు అనుకున్న సమయానికి నిర్ణీత సమయానికి వారు విత్తనాలు చల్లుకోవచ్చు తరువాత నాట్లు వేసుకోవచ్చు వారి యొక్క పంటలను వారు చక్కగా చూసుకోవచ్చు సో ఈ విషయాలలో నేను గవర్నమెంట్ని అభినందించాల్సిందే ఎందుకంటే ఎన్నో విషయాలు ఎన్నో స్కీమ్స్ని ప్రవేశపెడుతూ వీరికి ట్రాక్టర్లు కూడా రుణాల క్రింద ఇస్తూ ఉండటం వలన ఈరోజు ఆ ధాన్యం ఇంటికి చేర్చాలన్నా ట్రాక్టరు వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈరోజు ఎంత చక్కగా ఈ ఒరవడిని తీసుకొచ్చినందులకు ఆ తరువాత ఇప్పుడు మగవారే కాదు ఆడవారు కూడా ట్రాక్టర్ని దున్ని ఒకవేళ భర్తకి బాగోలేక బాగోలేకపోయిన అనారోగ్యంగా ఉన్నా కూడ వారు దున్ని వారు వారు చేసే పనులన్నీ కూడా వీరు చక్కబెడుతూ వీరు కూడా చేయొచ్చనే సామర్థ్యం ఉన్న నిపుణత ఉన్న స్త్రీలను కూడా వారి భర్తలకు చేదోడు వాదోడుగా ఉండటం గమనిస్తూ ఉన్నాము